నేను నా బైక్ పై ఎదుర్కొన్న అత్యంత సవాలుతో కూడుకున్న దారులు చాలానే ఉన్నాయి కర్నూలు నుండి హైదరాబాద్ వరకు కర్నూలు నుండి అనంతపురం వరకు కర్నూల్ నుండి కడప వరకు కర్నూల్ నుండి శ్రీశైలం వరకు ఇలా కర్నూల్ నుండి శ్రీశైలం వరకు అనేది చాలా అత్యంత దారుణమైన సవాలుతో కూడుకునేసి పెద్ద ఘాట్ రోడ్ చాలా ప్రమాదకరమైన రోడ్డు కర్నూలు నుండి హైదరాబాద్ అనేది పెద్ద హైవే అయిన పెద్ద పెద్ద వాహనాలు చాలా వేగంతో భయంకరమైన వేగంతో వెళ్తుంటాయి ఆ రోడ్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయనే చెప్పవచ్చు